మా కుటుంబంలో పిల్లలకు ఆరోగ్యం సరిలేనప్పుడు ఏ మా మా ఇంట్లో చేసే వంటకాల గురించి చెప్తాను నేను ఇప్పుడు మా పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తానంటే మొదట అల్లం వేసి డికాషన్ పెట్టిస్తాను అల్లము బెల్లము వేసి డికాషన్ చేసి పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది దానితో పాటు కొద్దిగా తులసాకు మిరియాలు కూడా వేయడం జరుగుతుంది అవన్నీ వేస్తే వాళ్ళు శ్వాసకోశ రంద్రాల నుంచి శ్వాస తీసుకోవడానికి బాగుంటుందని ఉద్దేశ్యంతో వాళ్ళకి అలాంటి కాషాయం కూడా చేసివ్వడం జరుగుతుంది అంతే కాకుండా ఉదయము వాళ్ళకి ఇడ్లీలు తయారు చేసి ఇవ్వడం దానితో పాటు సాంబారు మాత్రమే చేసిస్తాం ఇడ్లీలకి సాంబారు మాత్రమే చేస్తాము చట్నీ చేస్తే వాళ్ళకీ అజీర్ణం కలుగుతుంది కాబట్టి సాంబారు మాత్రమే చేసి ఇవ్వడం జరుగుతుంది తర్వాత రవ్వ గంజి కాంచి ఇవ్వడం కూడా జరుగుతుంది రవ్వ గంజి కాంచి ఇస్తే జ్వరము అనేది తగ్గుతుంది కాబట్టి ఈజీ గా డైజెస్ట్ అవుతుంది కాబట్టి రవ్వ గంజి కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఉప్పుడు బియ్యం గంజి కూడా ఇవ్వచ్చు పిల్లలకి అది కూడా ఒక ఓ ఒక రోజు రవ్వ గంజి ఒక రోజు ఉప్పుడు బియ్యం గంజి కూడా చేసివ్వడం జరుగుతుంది తర్వాత త అది డైజెస్ట్ అయ్యే పద్ధతికి కొంచెం బాగా సుమారు అయ్యిందంటే పిల్లలకి తర్వాత ఉప్పుడు బియ్యం అన్నం కూడా చేసి ఇస్తాము దానితోపాటు సేమ్యాలు ఇవన్నీ కూడా చేసివ్వడం జరుగుతుంది ఆవిధంగా చేయడం వలన పిల్లలకి తొందరగా ఆరోగ్య పరిస్థితి అనేది కుదుట పడుతుంది అనే ఉద్దేశ్యంతో మేము ఈ యొక్క వంట కూడా చేసివ్వడం జరుగుతుంది అంతే కాకుండా శు పరిశుభ్రంగా చేసిస్తాం ఆ వంటలు చేసే వంటలు కూడా చాలా పరిశుభ్రంగా చేసి ఇవ్వాలని తెలియజేస్తున్నాను ఎందుకంటే చేయ్యి ఎంత పరిశుభ్రంగా ఉంటే అంతే తొందరగా వ్యాధి అనేది నయమవుతుంది కాబట్టి వంట కూడా చ అన్నీ విషయాలలో కూడా అంటే చేసే వంటలో కూడా అన్నీ కూడా కడిగి శుభ్రం చేసి ఆ తర్వాత పిల్లలకి ఈజీ గా డైజేషన్ అయ్యే పద్ధతిలో వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో అది మాత్రమే చేసి ఇస్తే చాలా బాగా వాళ్ళకి జీర్ణం అవుతుంది ఒంట్లో కూడా పడుతుంది తోం వ్యాధి కూడా తొందరగా నయమవుతాదనే ఉద్దేశ్యంతో మేము చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది